చెప్పండమ్మా

అవునమ్మా ఏమైంది మీకు ఏమి బాగాలేదు

అవునా

అవునా మీరు ముందు బ్లడ్ టెస్ట్లు చెయ్యించండి బ్లడ్ టెస్ట్లు చెయ్యించి రిపోర్ట్ తీసుకొస్తే దాని బట్టి ఏమైందో చూసి దానికి సంబం పెయిన్ ఉంటే ఆ బ్లడ్ టెస్ట్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే దాని బట్టి ఏదైనా మళ్ళీ ఏమన్నారు

అవి వాడారా పూర్తిగా

అందుకనే ఏమంటున్నానంటే ఇవి మామూలుగా క్లినికల్స్ కదా ఆర్ఎంపీలు కదా వాళ్ళు ఇది మెయిన్ హాస్పిటల్ కాబట్టి నువ్వు ముందు బ్లడ్ టెస్ట్లు చెయ్యించు నేను రాసిస్త రాసిస్తాను అవి బ్లడ్ టెస్ట్లు చెయ్యిస్తే దాంతో బ్లడ్లో ఏమైనా తేడా ఉంటే దేంట్లోనైనా దాని ప్రకారం మనం ఇంకేదైనా టెస్టులు ఫర్దర్గా చెయ్యాలంటే చేద్దాము ముందు బ్లడ్ టెస్ట్లు చెయ్యించు అవి అంటే బ్ల బ్లడ్ టెస్ట్ ఒకటి స్టమక్ పెయిన్కి సంబంధించిందేమో అబ్డోమినల్ టెస్ట్ అంటే అల్ట్రా సౌండ్ టెస్ట్ ఒకటి హెడేక్ అంటే హెడేక్ అంటే ప్రత్యేకంగా మనం అంటే స్కాన్ చెయ్యలేము కాబట్టి ముందు ఈ రెండు చెయ్యిస్తే తరువాత మూడవది మనం స్కాన్ చేద్దాము ఎంతుందన్నారు చెప్పు ఎంతుందన్నారు ఫోర్ పాయింట్ ఫైవ్ కాదు లెవన్ ఉండాలి టోటల్గా ఎవరికైనా కానీ జెంట్స్కి కానీ లేడీస్కి కానీ ఖచ్చితంగా లెవెన్ వచ్చేటట్టు మందులు రాసిస్తాను ముందు మళ్ళీ ఒకసారి చెయ్యిస్తే అబ్డోమినల్ టెస్ట్ కూడా చెయ్యిస్తే ఏముందో తెలుస్తుంది దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఎకో టెస్ట్ కూడా చేద్దాము షుగర్ టెస్ట్ అంటే ఏంటి లోపల పొట్టలో ఇంకేమైనా జీర్ణ వ్యవస్థలో ఏమైనా ప్రోబ్లమ్ ఉందా అని చెప్పి కూడా చూద్దాము దానికి ఎకో టెస్ట్కి పన్నెండొందలు అవుతుంది బ్లడ్ టెస్ట్లు అంటే మూడు నాలుగొందల్లో అయిపోతాయి అవి చెయ్యించు మరి చెయ్యిస్తే తరువాత ఫర్దర్గా మనం ఏముందో చూసి దాని ప్రకారం మనం మందులు రాసిచ్చి ఒకవేళ నీకు బ్లడ్ లేకపోతేనేమో మనం బ్లడ్ బ్లడ్ పట్టే ఒక మందు ఒక బాటిల్లో రాసిద్దాము బ్లడ్ పట్టేది

అంటే ఫీవరు అవన్నీ ఉన్నాయంటే ఏదో లోపల ప్రోబ్లం ఉందని అర్థం అనమాట లివర్లో కానీ లేకపోతే దేంట్లో కానీ ప్రాబ్లం ఉందంటే స్టమక్ పెయిన్ ఎందుకొచ్చిదంటే లేడీస్కి ప్రెగ్నెంట్ కాకుండా ప్ర స్టమక్ పెయిన్ ఎవరికైనా జెంట్స్కి కానీ లేడీస్కి కానీ ఎందుకొచ్చిదంటే కేవలం లివర్లో ఏమన్నా ప్రాబ్లం ఉం అంటే సెల్స్ ఉంటాయి కొన్ని లివర్స్లో లివర్లో అవి ఒకొక్కసారి దెబ్బ తింటాయి కొన్ని కారణాల వలన అవి ఒకటి రెండు సెల్స్లో దెబ్బ తింటే మనం పెయిన్ వస్తూ ఉంటుంది దానికి ఫర్దర్గా ఏంటంటే మనం ట్యాబ్లెట్స్ వాడి ఆ లివర్ని శుభ్రపరచడానికి లిడోసిల్ అని ఒక ఇదుంది ఏది సిరప్ ఒకటుంది అది రెండు నెలలు వాడావంటే మొత్తం క్లీన్ అయిపోతుంది

చెయ్యకపోతే మరి ప్రాబ్లమే కదా మరి అవన్ని అది టైఫాయిడ్ వలన ఏమవుతుందంటే జాండీస్ కూడా వస్తాయి టైఫాయిడ్ కనుక పత్యం చెయ్యకపోతే జాండీస్ వస్తం వల్ల లివర్లోనే ప్రాబ్లమ్ వస్తుంది జాండీస్ ఎక్కడ్నుంచొస్తుంది లివర్లో ప్రాబ్లం వస్తేనే జాండీస్ వస్తుంది అది ఆ లివర్ పైన ఎఫెక్ట్ చూపించిందనమాట కాబట్టి నువ్వు అవన్నీ టెస్టులు చెయ్యించి నా దగ్గిరకి పట్టకురా బయట టెస్టులు రాసిస్తాను అక్కడకి పోయి పక్క పక్కన ల్యాబ్ ఉంది విజయా ల్యాబ్ అని అక్కడ పోయి టెస్టులు చెయ్యించుకోండి సరేనా సరే సరే సరే బయ్ మరి అయి చెయ్యించుకునిరా మరి ఓకే బయ్ బయ్